అనగనగా ఒక అడవి అడవిలో ఉన్న జంతువులన్నీ కలిసి తమ రాజుని ఎన్నుకుందామని వెళ్ళగా అన్ని జంతువులూ ఒక ప్లే ఒక దగ్గర కలిసి ఒక రాజును ఎన్నుకుందామని అనుకుంటాయి అప్పుడు ఒక కోతి వచ్చి కుప్పిగంతులు వేస్తుంది వేసాక ఆ కోతిని చూసి ఇవి కూడా గంతులు వేసి తనే మన రాజు అని ఆ కోతిని కిరీటం పెట్టి మా రాజు అని ఎన్నుకుంటాయి ఎన్నుకున్న తరువాత అక్కడ ఉన్న గుంటనక్కకి ఆ కోతి రాజు అవడం ఇష్టం ఉండదు ఒకరోజు గుంటనక్క నడుచుకుంటూ వెళుతుండగా ఒక ఉచ్చులో మాంసం పెట్టి కనిపిస్తుంది ఆ ఉచ్చుని చూసి ఇందులో ఎలాగైనా ఈ కోతిని ఇరికించాలని అనుకుంటుంది అనుకొని కోతి రాజా కోతి రాజా మీకు మాంసం చూపిస్తాను ఆహారం చూపిస్తాను ఒకసారి నా నా వెనుక రండి అని తీసుకొని వెళుతుంది వెళ్ళాక ఆ ఉచ్చులో ఉన్న ఆహారాన్ని చూపించి తీసుకోండి రాజా మీరు రాజుగా ఉండగా నేను తీసుకోవడం బాగుండదు అని చెప్పి తీసుకోమంటుంది తీసుకోమన్న తరువాత కోతి అనుకోకుండా వెళ్ళి ఆ ఉచ్చులో ఇరుక్కుపోతుంది ఇరుక్కుపోయాక ఈ గుంటనక్క అనుకుంటుంది కదా ఎలాగైతే ఏ ఈ కోతి రాజాని ఇరికించాలని అనుకుంటుంది ఈ లోకంలో ఎలా ఉంది అంటే ఎదిగేవాడిని ఎదగనివ్వకుండా అణగదొక్కడం అనేది జరుగుతుంది ఉదాహరణకు ఈ కథను తీసుకోవచ్చు